హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు అనల్ మీరు సంజీవ్ గారేనా ఇది నేను ఈ టూరిస్ట్ ప్లేస్ నేను వచ్చాను టూరిస్ట్ ఏజెన్సీ కోసం కాల్ చేశాను యాక్చువల్గా నాకు ఇది ప్యాకేజ్ ఉందని తెలిసింది మేమ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము త్రీ ప్లేసెస్ త్రీ ఫోర్ ప్లేసస్ ఉన్నాయి లైక్ శివా టెంపుల్ ఉంది వాసవి టెంపుల్ శివత్రికోట టెంపుల్ శ్రీరాంగనాధ స్వామి టెంపుల్ ఉంది ఇవన్నీ మేము చూడాలనుకుంటున్నాము దానికి మీరు ఇలా ఏజెన్సీ ప్యాకేజ్ ఎలా ఇస్తారు ఏసీ ఓకే ఏసీ ఎంతుంటుంది నాన్ ఏసీ ఎంత ఓకే

యాక్చుయాలి మేము ఫైవ్ వర్కే కంప్లీట్ చేసేసుకోవాలి సో దట్ మాకు బిఫోర్ ఫైవ్ బిఫోర్ కంప్లీట్ చేస్తే కొంచెం మేము జర్నీకి మళ్ళీ పాసిబుల్ అవుతుంది ఇది అకోమొడేషన్ ఫుడ్ అంతా మీరే చూసుకుంటారా అకోమొడేషన్ ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు కదా ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను థ్యాంక్ యూ